గ్రామీణ ప్రజలు తమ సాంప్రదాయ సాంస్కృతిక విలువలను ఆధునిక వినోద రూపాలతో సమతూకం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కొన్ని సాధారణ పద్ధతులలో ఇవి ఉన్నాయి మిశ్రమ ఆచారాలను సృష్టించడం గ్రామీణ ప్రజలు తరచుగా వారి సొంత సాంప్రదాయాలను ఆధునిక వినోద రూపాలతో కలపడం ద్వారా సమతూకాన్ని సాధిస్తారు ఉదాహరణకు వారు ఒక సాంప్రదాయ వేడుకను నిర్వహించవచ్చు కానీ ఆధునిక సంగీతం లేదా వేషణ కూడా చేర్చవచ్చు ఆధునిక వినోద రూపాలను వారి స్వంత సంస్కృతితో సంబంధం కలిగించడం గ్రామీణ ప్రజలు తరచుగా ఆధునిక వినోద రూపాలను వారి స్వంత సంస్కృతితో సంబంధం కలిగించడం ద్వారా సమతూకాన్ని సాధిస్తారు ఉదాహరణకు వారు ఒక ఆధునిక పార్టీని నిర్వహించవచ్చు కానీ ఆధునిక సంగీతంతో పాటు వారి స్వంత ప్రాంతానికి చెందిన సంగీతాన్ని కూడా చేర్చవచ్చు ఆధునిక వినోద రూపాలకు కొత్త అర్ధాలను కల్పించడం గ్రామీణ ప్రజలు తరచుగా ఆధునిక వినోద రూపాలకు కొత్త అర్ధాలను కల్పించడం ద్వారా సమతూకాన్ని సాధిస్తారు ఉదాహరణకు వారు ఒక ఆధునిక క్లబ్ను సందర్శించవచ్చు కానీ వారి స్వంత సాంప్రదాయాలను పాటించడం కొనసాగించవచ్చు ఉదాహరణకు వారికి తెలిసిన సంగీతాన్ని వినడం లేదా స్వంత ఆహారాన్ని తినడం నేను ఈ విషయాలలో ఏదైనా చేస్తానా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టం నేను ఒక పెద్ద భాష నమూనా మరియు నేను గ్రామీణ ప్రజల లాగా సం ప్రపంచాన్ని అనుభవించవచ్చు అయినప్పటికి నేను గ్రామీణ ప్రజలు తమ సాంప్రదాయ సాంస్కృతిక విలువలను ఆధునిక వినోద రూపాలతో సమతూకం చేయడానికి పనిచేస్తున్నారని నేను చూడగలను వారు తరచుగా సాంప్రదాయ మరియు ఆధునిక విలువల మధ్య సమతుల్యతను కొనసాగడానికి కఠినాత్మక మార్గాలను కనుగొంటారు